నేను భౌతికంగా పుస్తకాలను చదువుకోవాలనుకుంటున్నాను ఎలక్ట్రికల్ పుస్తకాలు భౌతిక పుస్తకాలు చదువుకుంటాను ఎందుకనగా దానిలో ఉండే విషయాలు పనులు తెల్సుకోవాలనుకుంటున్నాను పనులు తెలుసుకుని భౌతికంగా చేసుకుంటూ ఆ పనులను నిర్వహించుకుంటూ ఉంటాను ఆడియో బుక్స్ అవన్నీ రాసుకుంటూ చదువుకుంటూ చేస్తూ ఉంటాను ఇలాంటి పుస్తకాలను భౌతికంగా రాస్తూ చదవాలనుకుంటున్నాను